చెప్పండి నేను ఫుడ్బాల కోచ్నండి మీరు కోచింగ్ తీసుకుంటారా ఎర్నూల్ ఫుడ్బాల్ కోచింగ్ గురించా అండి మేము బాగా చె బాగా చెయ్యిస్తామండి కోచింగ్ మా దగ్గర చాలా మంది ఉన్నారండి కోచింగ్ తీసుకున్న వాళ్ళు మంచిగా నేర్పిస్తామండి కోచింగ్ అన్నీ మేమే తీపిస్తాం అండి మీరు ఫుడ్ కాన్నుంచి అన్నీ అన్నీ మేమే చెప్తాము రూమ్ ఇస్తాము రూమ్కి రెంట్ అవసరం లేదు ఏం లేదు మీరు మాకు మా దగ్గర ఉండి మీరు కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది

ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ కోచింగ్ ఇస్తాం ఫుడ్ అంతా మీరు ఏం తెచ్చుకోవలసిన అవసరం లేదు మా దగ్గరే అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏం తెచ్చుకోవలసిన అవసరం లేదు కానీ మీరు వచ్చేటప్పుడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని జాయిన్ చెయ్యిస్తే మీకు మీకు చాలండి మాకు కోచింగ్ ఫీజ్ తీసుకుంటాం ఫార్టీ ఫైవ్ డేస్ ఫీజు వచ్చి త్రీ థౌజండ్ ఫీజ్ తీసుకుంటాం పంపిస్తాం మేము సెలెక్ సెలెక్ట్ అయ్యేలా మేము అవకాశం కూడా మేమే ఇప్పిస్తాం మా దగ్గర అన్నీ నేర్పిస్తాం అండి కోచింగ్ మా సెంటర్ సిటీలోనే పెద్దదండి మాది ఫార్టీ ఫైవ్ డేస్కు

అదే అదే రేపు మార్నింగ్ వచ్చేయండి